హలో ఎస్ఎస్ కంప్యూటర్ వర్క్స్ అండి చెప్పండి

అవునా అండి ఓకే వైర్స్ అనేది కొరికేశాయా ఎలుకలు ఓకే అండి ఓకే ఓకే అది కీబోర్డ్ వైర్ కొరికేసింది అంటున్నారు కదా కీబోర్డ్ కొత్తగా కొనుక్కోవల్సి ఉంటుంది కీబోర్డ్ను మనమేమి చేయలేం వైర్ రెండు ముక్కలైందా లేకపోతే ఒక ఒక మోతాదులో కొరికిందా సగం కొరికిందా వైర్ కొత్తది లేతే కొత్త కీబోర్డ్ కొనుక్కోవాల్సి ఉంటుందండి వైర్ని మనమేమి రీప్లేస్ చేయలేం కొత్త కీబోర్డ్ కొనుకోవాల్సి ఉంటుంది మరియు ఈ మానిటర్ని మీరు ఒకసారి షాప్కి తీసుకోవలసి ఉంటుందండి మోడల్ ఏంటండి మీది ఏ కంపెనీ ఏ కంపెనీ ఏంటిది మోడల్ అంటే హెచ్పి హెచ్పి మానిటర్ ఎఫ్ టు జీరో ఎయిట్ వన్ అక్కడ దానిమీద ఉంటుంది చూడండి ఓకే అండి డెల్ కంపెనీయా ఓకే అండి అవునండి అవును అవును అవును దాన్ని మానిటర్ని ఒకసారి షాప్కి తీసురావాల్సి ఉంటుంది అవునండి అవునండి దుకాణం యొక్క చిరునామా వచ్చేసి బస్ స్టాండ్ పైన ఎస్ఎస్ కంప్యూటర్ వర్క్స్ అండి భువనగిరే కదండి మీది భువనగిరి బస్ స్టాండ్ పైన ఎస్ఎస్ కంప్యూటర్ వర్క్స్ అని ఉంటుంది ఈ మన సీపీయూ కూడా తీసుకునిరండి అండి పొదున్న ఎయిట్ ఓ క్లాక్ నుండి రాత్రి నైన్ ఓ క్లాక్ వరికి తెరిచి ఉంటుందండి షాప్ ఎప్పుడైనా రావచ్చు